నేను ఉదయాన్నే కాలేజ్కి బయలుదేరడానికి ట్యాక్సీ బుక్ చేసుకున్నాను అయితే ఆ ట్యాక్సీలో ఉన్న సీట్లు అపరిశుభ్రంగా ఉండడం గమనించాను అందువల్ల ప్రయాణం సాగినంత సేపు నేను ఎంతో ఇబ్బంది పడ్డా అంతే కాకుండా ఆ ట్యాక్సీ డ్రైవర్ మాస్క్ ధరించకుండానే డ్రైవ్ చేశాడు బయట కోవిడ్ ఉన్న ఈ సమయంలో అలా మాస్క్ పెట్టుకోకపోవడమనేది మంచిది కాదు కదా అందువల్ల నా ప్రయాణం అంతా ఎంతో ఇబ్బందిగా సాగింది